హాలో మీరు డెలివరీ బాయా మేము ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాము అండి ఇంకా డెలివరీ రాలేదు మీరు సీదాగా రిపోర్ట్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఇంకా అక్కడ నుంచి ముందుకి వస్తే హాయ్ హాస్పిటల్ వస్తుంది అక్కడ నుంచి ముందుకి రండి అలాగే ఒక పెద్ద అపార్ట్మెంట్ కనిపిస్తుంది ఆ అపార్ట్మెంట్ బృందావనం కాలనీ అని వస్తుంది అక్కడి నుంచి కొంచెం ముందుకి వస్తే ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది అక్కడ ఒక పెద్ద పాఠశాల ఉంటుంది అక్కడ నుంచి ఇంకా ముందుకి వస్తే ఒక స్కూల్ హాస్పిటల్ ఉంటుంది ఇంకా అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఒక్క రైట్ తీసుకుంటే అక్కడ ఒక పెద్ద గుడి ఉంటుంది అక్కడ నుంచి ఫ్లా రోడ్ నెంబర్ నాలుగుకి రండి అక్కడ నుంచి లోపలికి వస్తే కొంచెం ప్లాట్ నెంబర్ నాలుగు అపార్ట్మెంట్ ఫైవ్ నాట్ ఐదు వందల మూడు ప్లాట్ నంబర్ ఇక్కడ పాఠశాల ఉంటుంది అండి ఇంకా అక్కడ కిరాణా షాప్ కూడా ఉంటుంది అలాగే అక్కడ నుంచి మీరు కొంచెం ముందుకి వస్తే మీ ఇక్కడ ప్లాట్ నంబర్ దొరుకుతుంది సో సో చూసుకొని రండి కొంచెం జాగ్రత్త ఫ్లాట్ రోడ్ నంబర్ నాలుగు ఫ్లాట్ నంబర్ ఐదు వందల మూడు